నేను మొబైల్ అనేది ఆర్డర్ చేశాను కంపెనీ పేరు ఐఫోన్ ఫోర్టీన్ ప్రో ఐటమ్ అనేది చాలా బాగుంది కెమెరా అవి చాలా బాగున్నాయి వన్ ట్వంటీ ఎయిట్ జిబి ఉన్నది ఫొటోసు కెమెరాలో చాలా బాగా వస్తున్నాయి ఆ ఫోన్ అనేది స్మూత్గా చాలా బాగుంది నేను రేటింగ్లో ఆర్డర్ చూసి ఆర్డర్ చేసుకున్నాను రేటింగ్ అనేది చాలా బాగుంది సౌండ్ సిస్టమ్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి కెమెరా కానీ అండ్ అందులో ఐకాన్స్ కూడా తక్కువగా ఉన్నాయి మన యాప్స్ మాములు ఫోన్లో కన్నా ఐఫోన్ ఫో ఫోర్టీన్ ప్రో చాలా బాగుంది ఇంకా దాని కాస్ట్ కూడా చాలా ఎక్కువ నేను ఫస్ట్లో కొన్నాను చాలా రీజనబుల్గా ఉంది ఆ ప్రైజ్ అనేది ఆ ప్రోడక్ట్ అనేది నాకు చాలా బాగా నచ్చింది